తెలుగు భాష సమృద్ధమైన సాహిత్య పరంపర కలిగిన భాషగా ప్రసిద్ధి చెందింది తెలుగు సాహిత్యం పదకొండవ శతాబ్దం నన్నయ్య భట్టారకుడి ద్వారా రూపుదిద్దుకుంది ఆయన మహాభారతాన్ని తెలుగులో అనువదించడం ద్వారా తెలుగు కవిత్వానికి పునాది వేశారు తరువాత తిక్కన్న ఎర్రాప్రగడ మహాభారతాన్ని పూర్తి చేశారు పదిహేనవ శతాబ్దంలో పోతన రచించిన ఆంధ్ర భాగవతం భక్తిరస సాహిత్యంలో అత్యంత ప్రాచుర్యం పొందింది శ్రీనాధుడు అన్నమాచార్యుల వంటి కవుల కవులు తమ రచనల ద్వారా తెలుగు సాహిత్యాన్ని మరింత వికసింపజేశారు కృష్ణదేవరాయలు కాలంలో అష్ట దిగ్గజాలు ప్రభావం చూపారు ముఖ్యంగా అలసాని కవి నంది తిమ్మన వంటి కవులు ప్రఖ్యాతిగాంచారు ఈ కాలంలో ప్రబంధాలు ప్రముఖంగా మారాయి కాలక్రమంలో వేమన శతకాలు కుచేల శతకం వంటి శతక సాహిత్యం సామాన్య ప్రజలలో ప్రాచుర్యం పొందింది మొత్తం మీద తెలుగు సాహిత్యం అనేక యుగాలుగా భాషాభివృద్ధికి మరియు సాంస్కృతిక వారసత్వానికి మేలు చేసింది